మేము విహార స్థలానికి కుటుంబంతో వెళ్ళుటకు ఒక కారు ఆన్లైన్లో కానీ యాప్లో కానీ బుక్ చేసుకుంటాము నలుగురు పట్టే ఒక చిన్న ట్యాక్సీ ధర నాలుగు వేల ఐదు వందలు ఉంటుంది ఆరుగురు పట్టే ఒక పెద్ద ట్యాక్సీ ధర ఆరు వేలు ఉంటుంది